పదవీ విరమణ చేసిన వారు లేదా వృద్ధులు సాధారణంగా రోజువారి పని బాధ్యతల నుంచి విశ్రాంతి పొందిన వారు అయితే వారి శారీరక శక్తి క్షీణంచవచ్చు కానీ వారి జ్ఞాన శక్తి అనుభవంతో ఎంతో విలువైనది అలాంటి వారికి టెక్నాలజీ ఎంతో ఉపయక్తంగా ఉంటుంది మొదటి టెలివిజన్ టీవీ విషయానికి వస్తే ఇది వారికి ప్రధానమైన వినోదం సమాచారం వనరు వార్తలు ఛానళ్ళ ద్వారా దేశ విదేశాల విషయాలు తెలుసుకోవచ్చు మ్యూజిక్ సీరియల్ సినిమా చూస్తూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు అలాగే భక్తి కార్యక్రమాలు యోగా ఆరోగ్య చిట్కాలు వంటివి వారికి ఎంతో ఉపయోగపడతాయి ఇక ఇంటర్నెట్ అయితే వారి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇంటర్నెట్ ద్వారా వారు ప్రపంచంతో కనెక్ట్ అవుతారు ఇంటర్నెట్లో వీడియో కాలింగ్ వాట్సాప్ జామ్ జూమ్ ద్వారా పిల్లలు మనవళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడవచ్చు ఇది ఒంటరితనాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతుంది వృద్దాప్యంలో ప్రధానమైన సమస్య ఒంటరితనం ఇంటర్నెట్ ద్వారా కుటుంబ సభ్యులతో మిత్రులతో రోజు మాట్లాడడం వల్ల వారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఇంకా టెక్నాలజీ ద్వారా వారు వారి ఆస్ ఆసక్తులకు అనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఉదాహరణకు యూట్యూబ్లో వంటల వీడియోలు సంగీతం ఉపన్యాసాలు వంటివి చూడవచ్చు కొంతమంది పదవీ విరమణ తర్వాత సంగీతం రచనలను చిత్రలేఖనం వంటి కా కలలపై ఆసక్తి పెంచుకుంటారు ఆ శైలి నేర్చుకోవడానికి టెక్నాలజీ గొప్ప సాధనం అలాగే ఆరోగ్యపరంగా కూడా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ ద్వారా ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవచ్చు డాక్టర్లు అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు దావాఖానాాలు సమాచారం మందులు హోమ్ డెలివరీ వంటి సేవలు ఇంటి నుంచే పొందవచ్చు దీనికి పెద్ద ఉదాహరణ జెప్టో మరియు బ్లింకిట్ కొంతమంది వృద్ధలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా తమ ఆర్థిక తమ ఆర్థిక వ వ్యవహారాలను సులభంగా నిర్వహించగలరు టెక్నాలజీ సహకారంతో వారు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు అంతేగాక వారికి ఆసక్తి ఉండే సోషల్ మీడియాలో పాల్గొనడం ద్వారా సామాజికంగా చురుగ్గా ఉండవచ్చు వారి తమ అభిప్రాయాలను అనుభవాలను వారు తమ అభిప్రాయాలను అనుభవాలను ఇతరులతో పంచుకోవచ్చు ఇలా చూస్తే టెక్నాలజీ ముఖ్యంగా టీవీ ఇంటర్నెట్ వంటి వనరులు వృద్ధులకి పదవి విరమణ చేసిన వారికి నిత్య జీవితంలో ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి ఇది వారికి మానసికంగా విశ్రాంతి శారీరిక ఆరోగ్యం సామాజిక అనుభవం అన్నిటిల్లోనూ సాహాయపడుతుంది అంతేగాక వీరికి టెక్నాలజీ వాడకంపై అవగాహన పెంచేందుకు పిల్లలు కుటుంబం సభ్యులు సహకరిస్తే వారు మరింత స్వతంత్రంగా ఉల్లాసంగా జీవించగలుగుతారు